మా ఇంటి మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నేను చాలా కృషి చేస్తాను చాలా కష్టపడతాను నేను మా ఫ్రెండ్సు అందరం కలిసి మా ఇంటి ముందు మా ఇంటి పక్కన ఎవ్వరూ చెత్త వేయకూడదని బోర్డ్ పెడతాము అందరి ఇంటింటికి వెళ్లి చెత్త వేయకూడదు చెత్త వేస్తే ఏమేం జరుగుతుందో ఏమేం అనారోగ్యం వస్తుందో అని అందరికీ చెప్తాము మేమందరం కలిసి రోజూ మా ఇంటి పక్కన మా ఇంటిని పరిశుబ్ పరిశుభ్రంగా ఉంచుకుంటాము మేము అందరం కలిసి వన్ వీకుకి ఒకసారి అందరినీ కలు అందరినీ వచ్చేలా చేసి అందరికీ నచ్చ చెప్తాము మన ఏరియాని బట్టి ఉంటుంది మన ఏరియాలో అందరికీ అర్థమయ్యే విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏమేం జరుగుతుందో పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఏ విధంగా ఉంటుందో అని అందరికీ ఎక్స్ప్లేన్ చేస్తాము మనం నీట్నెస్ లేకుంటే దోమలు ఇంకా డయేరియా ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది మనం ఏదైనా మంచి నీళ్లు చెడ్డ నీళ్ళు ఇట్ల ఏవన్నా బయట పారపోస్తే దాని వల్ల దోమలకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ దోమలు అక్కడ చెడ్డ నీటిలో ఆ చెడు నీటిలో ఉంటూ అక్కడ అక్కడనుంచే ఇంకా చాలా దోమలు రప్పిస్తుంది ఆ దోమలు అందరి ఇంటికి వెళ్లి అందరినీ కుట్టి అందరికీ డయెరియా వచ్చేలా చేస్తుంది కొన్నిసార్లు చెత్త వేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది చాలా హెయిర్ పొల్యూషన్ ఇట్లా సిగరెట్ తాగడం వల్లనేనా ఏదైనా చెత్తను కాల్చడం వల్లనేనా హెయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది ఎయిర్ పొల్యూషన్ జరుగుతే మీకు ఏం తెలుస్తుందో అందరికి తెలుసు మన ఇండియాలో నార్త్ సైడ్ మొత్తం హిమాలయాస్ ఉంటాయి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయితే ఆ హిమాలయాస్ అన్నీ కరిగిపోయి మన దేశము మన ప్రపంచము అంతా మునిగిపోతుంది ల్యాండ్ పొల్యూషన్ చేయడం వల్ల ఆ ల్యాండ్ అంతా పాడైపోతుంది మన చెత్త ప్లాస్టికు అవన్నీ కాల్చడము భూమిలో కలుషితం చేయడము ఇంకా చాలా ప్రమాదాలు వచ్చేలా ఉంటుంది కొన్నిసార్లు భూకంపాలు కూడా వస్తాయి పరిశుభ్రత లేకపోతే పరిశుభ్రంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఎవ్వరైనా కొత్త వాళ్ళు మన ఏరియాకి వచ్చిన చూసినా సొసైటీని చూసినా చాలా బాగా అనిపించాలి పరిశుభ్రత అందరు పాటించాలి మన ఇంటిని మన బయట ఉండే వాకిలిని కూడా మంచిగా ఉంచుకోవాలి మనల్ని చూస్తూ మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేలా ఉండాలి ఏదైనా మంచే చెయ్యాలి మన మోడీజీ కూడా జిహెచ్ఎంసినీ ప్రతీ ఒక్క ఏరియాని బట్టి పెట్టారు చాలా చాలా చేశారు క్లీన్ ఉండడానికి మన భారతదేశం మొత్తానికి కూడా చెప్పారు వాళ్లు ఎలా సో ఎంత పరిశుభ్రంగా ఉంచాలో చాలా చేశారు మనం కూడా వాటిని చూసి నేర్చుకుని మోడీ చెప్పిన విధంగా మనం పరిశుభ్రంగా ఉండి చేద్దాం ఎవరైనా చెత్తను పాడేస్తే మనం వాటిని క్లీన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం నచ్చ చెప్పి అందరినీ మార్చేయాలి మన దేశం నీట్గా ఉంటేనే మనం మన వచ్చే తరాలు కూడా నీట్గా ఉంటుంది మనం మనం నీటుగా ఉంచకపోతే కొన్నిసార్లు చెట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉండదు చెట్లను కూడా బాగా చూసుకోవాలి మనం వాటర్ని కూడా వేస్ట్ చేయకూడదు ఎవరి ఇంటి నుంచైనా ఎక్కువ వాటర్ లీక్ అయినా పారుతున్న చొప్పాలి వాళ్ళ ఇంటికి పోయి నల్లా బంద్ చెయ్యమని ఏదైనా ప్రాబ్లం ఉంటే మంచే చేయమని వాళ్ళకి నచ్చచెప్పాలి ఏం ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఊరికే మంటలు కొందరు ఏం చేస్తారంటే చెత్తను పారవేసి మంట పెడుతూ ఉంటారు కొందరు చెట్లని కట్ చేస్తుంటారు కొందరు కావాలని ఒక ప్లేస్లో చెత్త మొత్తం చెత్త కుప్ప చేసేస్తుంటారు అలాంటి ప్లేసెస్లో మనం జిహెచ్ఎంసి వాళ్లకు కంప్లయింట్ చేసి వాళ్ళను క్లీన్ చెయ్యమని చెప్పాలి వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు ఇంకా ఇంకా చెప్పాలంటే మన ఇంటిలో కూడా ఏదైనా చెత్త ఉంటే మనం చెత్తలోనే ఇవ్వాలి అందరికీ మన ఇంటి అని కాదు బయట కూడా అందరికీ చెత్త డబ్బా అనేది ఇవ్వాలి ఆ డబ్బాలో వేస్తే జిహెచ్ఎంసి వాళ్ళకు ఈజీగా ఉంటుంది చెత్త తీసుకోవడానికి ఇంకా ఏదైనా కనిపిస్తే జిహెచ్ఎంసి వాళ్ళ స్టాఫ్కి చెప్పేసేయాలి వాళ్ళు నీటుగా పెడతారు జిహెచ్ఎంసి మన తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినది